మాకు పశువులు ఉన్నాయి వాటిని చూసుకోడానికి మా అమ్మానాన్నలు ఇద్దరు చూసుకుంటారు దానితోపాటు మాకు ఒక ఇద్దరు కూలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మా పశువులని చూసుకుంటారు వాళ్ళు మేపడానికి మాకు పొలం ఉంది దాంట్లో గడ్డి పండించి ఆ పశువులకి వేస్తూ ఉంటారు వాటిని మాకు కల్లాలు వంటి ప్లేస్లు ఉన్నాయి ఆ పరిసరాల్లో పశువులని కట్టేసి మేపుతూ ఉంటాము అవి శుభ్రంగా గా ఉండేలా చూసుకుంటాము వాటిని పరిశ్రమ పరిసర ప్రాంతంలో శుభ్రం చేయడం మా మా పని మేము మా పనివాళ్ళు అందరం కలిసి వాటిని పరిశుభ్రంగా ఉంచుతాము పశువులు పేడ వేస్తే వెంటనే మేము తీసేస్తూ ఉంటాము పశువులు వాటి వాటిని మేము చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటాము